అవును సార్ చెప్పండి ఉంది అండి కాకపోతే కొంచెం టైం పడతదండి ఈ లోపు చికెన్ మంచూరియా ఉందండి నూడిల్స్ ఏం నూడిల్స్ కావాలండి వెజ్ ఆర్ నాన్ వెజ్ చికెన్ ఎన్ని ప్లేట్స్ అండి ఓకే అండి ఇంకా వెజ్ చికెన్ అవైలబుల్గా ఉందండి చికెన్ కూడా ఉందండి కొంచెం టైం పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుందండి ఇంకా మీకేమైనా కావాలంటే చెప్పండి మెనూ కార్టు చూసి బ్రేక్ఫాస్ట్ కావాలండి బ్రేక్ఫాస్ట్లో అయితే ఉన్నాయండి దోశ పూరి ఇడ్లీ వడ అవైలబుల్గా ఉన్నాయండి టూ ప్లేట్స్ అండి ఓకే అండి ఇంకా మెను కార్డ్లో చూడండి ఇంకా ఏమేం ఉనాయి కొంచెం కనుక్కొని చెప్తాను నేను డ్రింక్స్ ఏమైనా కావాలా అండి టీ కానీ కాఫీ స్నాక్స్ ఏం తీసుకుంటారండి ఓకే అండి బ్లాక్ టీ ఇంకా కోల్డ్ కాఫీ ఇలాంటివి కూడా ఉన్నాయండి టూ అండి ఓకే అండి ఇంకా స్టాటర్స్ ఏమైనా కావాలండి ఏం ఏం తీసుకుంటాండి అందులో ఏమైనా ఫ్రైస్ మటన్ ఫ్రై లేదండి ఫిష్ ఫ్రై అండి చికెన్ ఫ్రై ఉందండి ప్రాన్స్ ఓకే అండి చేస్తామండి ఓకే అండి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేస్తే ఓకే అండి వెయిట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి